పేరుని చట్టబద్ధంగా మార్చిన తరువాత ఆ మార్పు నిర్ధారించే కోర్టు ఆదేశం లేదా గజెట్ నోటిఫికేషన్ చూపించవచ్చు అధికారిక పాన్ సేవ వెబ్సైట్లో వెళ్లి పాన్ కార్డ్ సవరణ ఫారం నలభై తొమ్మిది ఏను భర్తీ చేయండి కొత్త ఫారం మరియు సంబంధిత వివరాలను సరిగ్గా నమోదు చేయాలి ఫారంతో పాటు పేరు మార్పు ధృవీకరణ పత్రాలు ఐడెంటిటీ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ వంటి అవసరమైన పత్రాలను సమర్పించాలి సవర్ణ కోసం అవసరమైన రుసుము చెల్లించాలి